హలో డెలివరీ బాయ్ గారు మీరు కరెక్ట్గా ఎక్కడ ఉన్నారండి ఇప్పుడు కాంప్లెక్స్ నుంచి కరెక్ట్గా గాంధీ నగర్ ఉంది కదా గాంధీ బొమ్మ కరెక్ట్గా గాంధీ విగ్రహం దగ్గరికి రండి అక్కడికి రాగానే మీకు కుడివైపున ఒక ట్రాన్స్ఫర్ ఆఫీస్ ఉంటుంది ట్రాన్స్ఫర్ ఆఫీస్ నుంచి కొంచెం అలా స్వయ్ అది తిన్నగా స్ట్రైట్గా వచ్చేయండి వచ్చేసిన తర్వాత అక్కడ పెద్ద బిల్డింగ్ ఉంటుంది చూడండి ఒక ఎమిదస్త ఎనిమిది అంతస్థుల బిల్డింగ్ ఉంటుంది అక్కడి నుంచి అక్కడి నుంచి కొంచెం కొంచెం ఎడమవైపు తిరగండి ఎడమవైపు తిరిగితే అక్కడ చూడండి పెద్ద మార్కెట్ మార్కెట్ లాంటిది ఉంటుంది చూడండి మార్కెట్ ఆ వస్తువులన్నీ అమ్ముతారు చేపలు అవన్ని అక్కడే అమ్ముతారు మీరు అక్కడే చూడండి దాని ఎదురుగా చూడండి పింక్ కలర్ పెద్దది ఫ్లా ఫ్లాట్ ఉంటుంది చూడండి విఘ్నేశ్వర అపార్ట్మెంట్ అని రాసి ఉంటుంది చూడండి ఫ్లాట్ నెంబరు టూకు రండి ఆ విఘ్నేశ్వర అపార్ట్మెంట్లోనికి వచ్చి ప్లాట్ నెంబర్ టూ లోనికి వచ్చేయడమే ఇబ్బంది ఏమి ఉండదు కిందన వాచ్మెన్ అడిగితే వాచ్మెన్ మీకు చెప్తాడు ఎలా రావాలని లోనికి వచ్చేసి ఫ్లాట్ నెంబర్ టూకి వోచేస్తే అక్కడ మేముంటాము కాలింగ్ బెల్ కొట్టండి ఫ్లాట్ నెంబర్ టూ